ప్రస్తుతం ఈ పోటీ యుగంలో మనం చూస్తే మనకున్న అవకాశాలు చాలా తక్కువ జాబ్ చేద్దామన్న పోటీ డిన్నర్ చేద్దామన్నా పోటీ అలాగే ఏదైనా పని చేద్దామన్నా పోటీ పొద్దునలగిస్తే సాయంత్రం వరకు కష్టపడి వచ్చి పడుకోడు ఒత్తిడితో కూడిన జీవితంలో ఈ ఈ కంప్యూటర్ యుగంలో మనిషికి మనశాంతి దిగ్భ్రాంతి మానసిక ఒత్తిడి లేని పని లేదు మానసిక ఒత్తిడికి మనం గురి అవ్వడం ద్వారా బీపీ షుగరు ఇలాంటివి వస్తున్నాయి మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో మనమే సహాయం చేయాలి మన శరీరాన్ని మెదడును అదుపులో ఉంచుకోవాలి ఎలాంటి వస్తుతానికి పొద్దున్నే లేచి మనము కనీసం ముప్పై నిమిషాల నుండి గంట వరకు తప్పనిసరిగా వ్యాయామం చేయ్యాలి అలాగే వ్యాయామంలో యోగా రన్నింగ్ వాకింగ్ ఇలా కొన్ని విషయాలు మనం చూస్తూనే అలాగే ఆహారం తీసుకోవడంలో కూడా మనము పద్ధతిని పాటించాలి ఎందుకంటే ఏదంటే అది తింటే కొలెస్ట్రాల్ పెరిగి హాార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనము మితిమించిన తిండి తిన్న ఇబ్బంది నిద్ర వచ్చేసి ప్రస్తుతానికి మనము సరశాలని నిద్రపోతున్నాం కనీసము ఏడు నుంచి తొమ్మిది గంటలు విశ్రాంతిగా నిద్రపోవాలి అలా పోవడం ద్వారా మైండ్ ఫ్రెష్ అవ్వడం దానికి కావలసిన విశ్రాంతిని మనము ఇచ్చిన వారం అవుతాం అలాగే ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మనం ఏ పనికైనా టెన్షన్ ఫీల్ అవ్వడం కాని స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కాని ఉండకూడదు ఇలా కొన్ని పద్ధతులను పాటిస్తే కచ్చితమ్ముగా మన హె మెంటల్ హెల్త్ చాలా వరకు మెరుగవుతుంది